హలో ఎవరమ్మా మాట్లాడేది హలో ఎవరు మాట్లాడేది చెప్పమ్మా అవును డాక్టర్ మౌనికానే చెప్పు అవును ఓకే ఓకే ఎట్లవుతన్నాయి స్కిన్ స్కిన్ ర్యాషెస్ అంటే హెడ్ పైన బాడీ పైన లేకపోతే మొత్తం బాడీ అండ్ ఫేసా ఓకే ఎందుకేమన్నా క్రీమ్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా ఓకే మేబి హార్మోనల్ చేంజెస్ అనుకుంటా ఉంటుంది ఇది ఏమంటారు కెమికల్ పీల్ ఆఫ్ చేస్తారు తర్వాత రేడియేషన్ తెరపీ చేస్తారు స్కిన్ రేడియేషన్

ఓకే ఓపీ ఫీస్ నార్మల్ త్రీ హండ్రెడ్ అన్నారు ఎట్లా తీసుకుంటారో మేము గాని అంతే తీసుకుంటాము ఇంకా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది మీ సివియారిటీని బట్టి మేం చెప్తాం ఫస్ట్ అయితే ఇప్పుడు చెప్తా మీరు వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి అప్పటి వరకు మీకు టైం బట్టేలాగుంటాదని మీకనిపిస్తే కన్సల్టేషన్కి కొంచెం ఏమంటారు సన్ స్క్రీన్ వాడండి మినిమల్లి సన్ స్క్రీన్ పెట్టుకోనెళ్ళండి బయటకెళ్ళేటప్పుడు స్కార్ఫ్ యూస్ చేయండి స్కార్ఫ్ లేకుండా వెల్లకండి బయటకి ఇంకెక్కువవుతుంది నార్మల్గా యూవీ రేస్ అనేది స్కిన్కి చాలా హామ్ఫుల్ కదా ఓకే ఓకే ఓకే అమ్మా